హలో అక్షర స్కూల్ హెడ్ ప్రిన్సిపాలేనా అండి అంటే మేము ఇప్పుడు ప్రెజెంటు ఒక వన్ టూ డేస్ బ్యాక్ మేము వేరే స్టేట్ నుంచి ఇక్కడకి వచ్చాము ట్రాన్స్ఫర్ అవ్వాము మా జాబ్ పర్పస్ మీద మా ఒక్క అమ్మాయి అయితే ఇప్పుడు ఎల్కేజి ఇంకొక అబ్బాయి అయితే ఫిఫ్త్ క్లాసు అడ్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఓకే మ్యామ్ అంటే ఇక్కడ ఏది బెస్ట్ స్కూల్ ఏంటి అని అంటే దగ్గరలో కూడా మాకు దగ్గరలో ఈ ఒక్క ఈ స్కూలే ఉంది అక్షర స్కూల్ బా బాగుంటుంది ఎడ్యుకేషన్ అని చెప్పి అందరూ చెప్పడంతో మీకు కాల్ చేసాను మీ కాంటాక్ట్కి అంటే ఏమి ఉన్నాయి మీకు అంటే మీ స్కూల్లో స్పెషల్ ఏంటి అంటే అడ్మిషన్స్లో అవును ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అంటే డ్రాయింగ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి డ్యాన్సింగ్ ఇట్లాంటివి కూడా ఓకే మ్యామ్ అయితే మీ కాలేజీలో మీ స్కూల్లో ఫుడ్ ఏమైనా అంటే స్నాక్స్ టైప్ ఇట్లా కొన్ని మేము ఓ ఓకే మ్యామ్ అంటే అలా కాకుండా ప్రతీ స్టూడెంట్కి మా స్టార్టింగ్లోనే మనీ తీసుకొని ఫుడ్కి అన్నిట్లికి కూడా మీరు అంటే ఫుడ్ కాదు లైక్ స్నాక్స్ అలాగా ఫుడ్ అయితే క్యారేజ్లో పెడతారు కదా అంటే స్నాక్స్ టైపు ఏమైనా పెడతారు అండి ఓకే అంటే మాకు కాదు పిల్లలు ఓకే అండి ఓకే అండి మరి బుక్సు వీటి అన్నింటికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా డ్రాయింగ్ లేదా డ్యాన్సింగ్ ఇట్లా కొ ఉన్నాయి కొ ఇట్లాంటివి క్రొత్తగా ఉన్నాయి అయితే మీరు విడిగా వీటికి కాస్ట్ పెడతా అంటే ఫీజు విడిగా ఉంటుందా లేదా మామూలగా ఓకే మ్యామ్ అయితే అయితే ఇటువంటి స్టూడెంట్కి అంటే ఎల్కేజి ఒకరూ ఫిఫ్త్ క్లాస్ అంటున్నాను కదా మరి వాళ్ళకి ఎంతెంత అవుతుంది ఓకే మ్యామ్ మీ దె మీ దగ్గరకి వచ్చి మాట్లాడదాము మాట్లాడతాను మ్యామ్ సరేనా ఓకే మ్యామ్ సరే మ్యామ్ థ్యాంక్ యూ